ఏవండి ఏ ఏవండి నాకు మంచి రుచికరమైన ఒక కేజీ చేప కావాలండి ఇవి పులసలు ఉన్నాయా అండీ పులసలు ఇవేనా అండీ ఒక కేజీ పులస ఒక కేజీ పులస కావాలండి నాకు అది నేను బయటికి బయట నుండి వచ్చానండీ చుట్టాలకి పట్టుకెళదాం అని ఏదో రకంగా రేటు చూడండి చెప్పండి మూడు వేలండి కేజీ అబ్బా అయితే నాకు మిగతావి ఇంకా కావాలండివాటితో పాటు రేటు కూడా చూసి ఇవ్వండి మరి ఒక కేజీ రొయ్యలు కూడా కావాలండి పెద్ద రొయ్యలు అవునండి అవును బాగానే ఉంటాయి కదండి

అందులోకేనండీ పెద్దవి అన్నారు ఆ పెద్దవే బాగుంటాయన్నారు తరువాత వచ్చి ఇవి ఇవేంటి పీతలే కదండీ పీతలేంటండీ ఇంత ఇంత పెద్ద పీతలున్నాయి నా ఈ పీతల్లో కూడా పెద్దయే కావాలి ఒక కేజీ కావాలండి రేటు మీరే మీరే చూసి ఇవ్వాల అన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడనుండో వచ్చాము కాబట్టి అన్నీ కలిపి ఆ పులస రొయ్యలు పీతలు ఇవన్నీ కలిపి సపరేటుగాను నాకు విడివిడిగా ఒకొక్క కేజీ లెక్కన విడివిడిగా తూకమేసి ఇవ్వండి ఓకే వద్దండి ఇన్ని రకాలు తీసుకున్నాం కదా అన్నీ ఒకొక్క కేజీ తీసుకురమ్మన్నారు ఒకొక్క కేజీ చొప్పున నాకు ఇవ్వండి రేటు చూడండి కేజీ వెయ్యండి పెద్దవి అంటారా ఏ ఏమీ తగ్గేది ఏమీ ఉండదండి రేటు

అన్నీ కలిపి చూసి ఇంకా ఎంతో కొంత తగ్గించి ఇవ్వండి ఇంక విడివిడిగా కట్టండి అలాగేనండి